రంగారెడ్డి అనగానే మనకి మొదటిగా గుర్తుకొచ్చేది వ్యవసాయం పచ్చదనం మొక్కలు పంటలు వాటి ఎగుబడి దిగుబడులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి రంగారెడ్డిలో పండించే ఏ పంటైనా సరే పూర్తి రాష్ట్రం మొత్తంలో ముపై లేదా నలభై శాతం ఒకే ఒక రంగారెడ్డి నుంచి మాత్రమే వారు పండిస్తూ ఉంటారు పూర్వం వారు పండించినది తొమ్మిది వందల నలభై నలభై ఒక్క ఏసి అనగా ముపై లేదా నలభై శాతం మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తానికి ముపై లేదా నలభై శాతం వరకు వారిచే మనకి పంట ఎగుబడి జరిగింది అలాగే ఇక్కడ రంగారెడ్డిలో ఎక్కువగా పండించే పంటల్లో మొదటిది మొక్కజొన్న జొన్నలు ఆకుపచ్చని నల్లని బెంగాల్ ఎర్ర ఇలా అనేక రకాల గ్రా విత్తనాలు ఇంకా నూనె గింజలు పత్తి మరియు ఇంకా చెరుకు అలాంటివి ఇలా ఎన్నెన్నో వారు పంటలను పండిస్తూ ఉంటారు ప్రతి నెలా అక్కడ నుంచి ఎన్నో మనకి ఎగుబడులు జరుగుతూ ఉంటాయి దీనికి తోడుగా వారు మొదటిగా పెద్దల స పెద్దల మాటకి మంచి మట్టిని అనగా ఆయి అక్కడ ఉన్న నల్లమట్టి ఎర్రమట్టి అక్కడ ఈ రు ఈ రెండు రకమైన మట్టి మాత్రమే భూమిని సాగు చెయ్యడానికి వాడతారు వారు ఒక పద్ధతిలో ఒక క్రమంలో మంచిగా మంచి భూమిని చూస్కొని మంచి సూక్ష్మమైన నీళ్ళను వాడుతూ అందరి పెద్ద స పెద్ద వాళ్ళ సలహా మేరకు మంచి మంచి లాభాలు తెచ్చిపెట్టే ఆహార పదార్థాలు వేస్తూ ఉంటారు అట్లాగే వీరు వీరు ప్రత్యేకమైన వీరు ప్రత్యేకంగా మొదటిగా చెప్పుకొనవలసింది ఏందంటే గ్రాములు అనగా మంచి తినే వస్తువులు వాటిని రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ మొత్తంలో ఎగుబడి చేస్కుంటారు పూర్తి మన భారతదేశం వ్యాప్తంగా వీరికి ఎన్నో ప్రత్యేకమైన స్థానాల్లో వారి గ్రాములను అమ్ముతూ ఉంటారు అలాగే ఎక్కడైనా సరే చెరుకు కావాలంటే మొట్టమొదటిగా మనకి గుర్తుకొచ్చేది రంగారెడ్డి స్పెషల్ చెరుకులు అని మనకి జ్ఞాపకం వస్తుంటది ఎందుకంటే వారి నుంచి ఎన్నో ఎగుమరులు జరుగుతుంటాయి చెరుకు అలాగే మొక్కజొన్న ఇవి వారి మొదటి రెండు సంఖ్యల్లో ఉంటాయి ఎగుబడి చేసే దాంట్లో వీరి ఎగుమడి దిగుమడులు ఎంతో ఎక్కువ అవ్వడంతో వారు మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో రంగారెడ్డి నిలుస్తుంది అలాగే వీరు ప్రత్యేకమైన మట్టిని మాత్రమే వాడతారు శుష్క నుంచి పాక్షిక శుష్క వాతవరణంలో మాత్రమే వీరు పంటలను వెయ్యడం గాని పెద్దల మాటకు మేరకు పంటలను ఆ కాలంలోనే వేసి మంచి లాభాలను గడిస్తూ ఉంటారు వీళ్ళు లాభాలు ఎంతైతే గడిస్తూ ఉంటారో అంతే ఎక్కువ మొత్తంలో వారి పంటలను కూడా పండిస్తూ ఉంటారు వీరి పంటలు అనేక రాష్ట్రాలకి ఎంతో ఎంతో దూరం వరకి వీరి పంటలు వెళ్తూ ఉంటాయి మనం చూసుకోవచ్చు ముప్పై లేదా నలభై శాతం అంటే ఎంతో ఎక్కువ రాష్ట్రం మొత్తంలో ముప్పై లేదా నలభై శాతం అంటే చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఎగబడి దిగుమడుగు చేస్తూ ఉంటారు రంగారెడ్డి మాత్రం ఒక ప్రత్యేక స్థానంలో కొన్ని కొన్ని మొక్కలకు పెట్టింది పేరు లాగా ఎగుమడులు చేస్తూ ఉంటాయి వాటిలో మొదటిది ఆకుపచ్చని ఇంకా మంచి నాణ్యత మైన మొక్కజొన్నలు చెరుకు ఇవి పత్తి ఇంకా ఇవే వారి ప్రధాన పంటలుగా మనం పరిగణించచ్చు వీరు ఎంతో నేర్పరితో పెద్దల మాట మేరకు ఎంతో వైఖరితో వారు మంచి మంచి పంటలను నల్లభూమి ఎర్ర ఎర్రమట్టి భూమిని మంచి భూమిని తీస్కొని వారు మంచిగా పండిస్తూ ఉంటారు వీరి పంటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి పూర్తి రాష్ట్రవ్యాప్తంగా